నేను నా పుట్టినరోజు కోసం ఒక గిఫ్ట్ ఆర్డర్ చేశాను అదింకా రాలేదు ఎందుకు ఆలస్యం అవుతుందో నాకు తెలియడం లేదు నేను ఆర్డర్ చేసింది రెడ్ కలర్ డ్రస్ అదేమో ఎల్లో కలర్లో వస్తే నేను నిరాశ పడిపోతాను ఇంకా లేట్ ఎందుకు అవుతుందని నిన్న స్టేటస్ చెక్ చేసాను అది త్వరలోనే రావల్సింది ఇంకా ఆ డేట్ దాటిపోయినా కానీ రాలేదు నేను కస్టమర్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవాలనుకుంటున్నాను ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనని అది త్వరలో వచ్చేస్తే బాగుంటుంది